నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు గోంగూర పచ్చడి అరటికాయ ఫ్రై నెల్లూరు రొయ్యల వేపుడు చికెన్ బిర్యాని నెల్లూరులో గరీబ్ బిర్యాని అరటికాయ ఫ్రై వంకాయ ఫ్రై బీరకాయ ఫ్రై బీరకాయ పప్పు